పందొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు పదిహేను వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇరవై వేలు ముప్పై వేలు పన్నెండు రూపాయలు పంతొమ్మిది రూపాయలు ఇరవై వేల నూట తొంభై తొమ్మిది రూపాయలు తొంభై తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు